నమస్తే అండి మీరు రెస్టారెంట్ పేరు చెప్పగలరా అవునా మీ రెస్టారెంట్ అమృత రెస్టారెంటేనా అలాగే మీరు ఏమీ అనుకోకపోతే మీ పేరు కూడా చెప్పండి అలాగే మీ పేరు చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే మీ రెస్టారెంట్ చిరునామా చెప్పండి దయచేసి మరొకసారి చెప్పినందుకు ధన్యవాదములు అయ్యా నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అంటే నేను కొంచెం సేపటి క్రితం నాకు కావలసిన లేదా నేను మీ రెస్టారెంట్లో మెచ్చిన వాటిని ఆర్డర్ చేశాను అవి ఏమిటంటే చికెన్ బిర్యానీ రెండు కుండ బిర్యాని ఒకటే మటన్ దమ్ బిర్యాని ఒకటి మరియు మొగలాయి బిర్యానీ రెండు అంతేకాదు నీ రెస్టారెంట్లో అన్ని వంటకాలు చాలా బాగుంటాయి అందువలన మేము ఎప్పుడు మీ రెస్టారెంట్కే వస్తాము కానీ నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే మాకు ఊరు నుండి చాలా తొందరగా రమ్మని ఒక పిలుపు వచ్చింది అందువలన మేము అక్కడికి అందరము ఉన్నట్టుండి బయలుదేరాము మేము చెప్పిన ఆర్డర్ తీసుకునే సమయం లేనందువలన మేము ఇచ్చిన ఆర్డర్ మీరు మాయందు దయ ఉంచి దానిని రద్దు చేయాలని కోరుచున్నాము మా ఆర్డర్ రద్దు చేసినందుకు నీకు ధన్యవాదాలు